హలో చెప్పండి అవును అండి వైరింగ్ చెప్పండి అంటే ఇప్పుడు అది అంటారు కదండీ అంటే లోపటి గోడలు లోపలి నుంచా అండి బయట నుండా ఓకే ఓకే చెప్పండి సామాన్లు అంటే ఎట్లా మేడమ్ ఇప్పుడు అది గుత్తకి ఇచ్చేస్తారా లేకపోతే ఎట్లా అన్నట్టు డెలివరీ బట్టీనా ఓకే ఓకే అంటే ఇప్పుడు సామాన్లు మీరు తీసుకుంటే ఒక రేటు ఉంటదండి మేము అట్లా అంటే మీరే తీసుకుంటారా షాప్కి చెప్పనా ఓకే ఓకే సరే మీరు ఎవరినైనా పంపిస్తాను అంటే షాప్లో చెప్తాను లేకపోతే మేమే అక్కడికి వస్తాము మీరు ఎవరినైనా పంపించే ప్రయత్నం చేయండి లేదు అంటే మీకు మా మీద హోప్ ఉంటే మీరు అమౌంట్ పే చేస్తే మేమే తీసుకొస్తాము ఎట్లైనా పర్లేదు ఇక్కడ మాకు అందుబాటులో తెలిసిన మాకు మంచిర్యాలలో అందుబాటులో తెలిసిన షాప్స్ ఉన్నాయి అండి మేము చేసేది అదే కదా

మీది ఎక్కడ ఏ ఊరు అసలు ఓకే అండి మేము మంచిర్యాలలో తీసుకుంటాము ప్రతీదీ కూడా మెటీరియల్ అంతా అక్కడ నుండే తెస్తాము మీరు వచ్చేసి మ్యాడమ్ మీరు ఫోర్ ఎన్ని రూమ్సు ఓకే బయట టాయిలెట్స్ అట్లా ఉన్నాయి సరే మేము వచ్చేసి అయితే బయట తీసుకుంటాము మీరు మీ ప్రక్కన కూడా అమరావాది అంటే ఓ రెండు మూడు చేసినాము అక్కడ కూడా దాదాపు ఒక ఐదు ఆరు ఇల్లులు చేసినాము అండి అక్కడ కూడా మీరు కావాలి అంటే తెలుసుకోండి మొత్తం వచ్చేసి మొత్తం వచ్చేసి మ్యాడమ్ ఎంత ఇండ్ల అంటే ఇక మేము అది కంప్లీట్ అయిపోయేసరికి థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతాయి అండి

మీకు కంప్లీట్ లైట్ వెలిగించి ఇస్తాము అండి ఆన్ మొత్తం మా పని అయిపోయేదాకా మా బాధ్యతే మీకేమి లేదు ఇక మెటీరియల్ మీరే తెచ్చుకుంటారు కాబట్టి లేదు లేదు అడ్వాన్స్ కావాలి మ్యాడమ్ ఎందుకంటే ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎంతో కొంత ఇస్తేనే వాళ్ళు వస్తారు ఇంకా మా వర్కర్స్కి ఇంకా వాళ్ళకి కాబట్టి కంపల్సరీ కొంత అడ్వాన్స్ ఇస్తే బాగుంటుంది ఓకే మీరు ఎంత ఇస్తే అంత అదైనా మీరు ఎప్పుడైనా ఇచ్చేదే కదా ఓకే మ్యాడమ్ మీరు అంటే మేము ఇప్పుడు రమ్మంటారా మరి రమ్మంటే వస్తాము మీరు ఎప్పుడంటే అప్పుడే